నాకు తెలిసినంత వరకు విజయం లేదా ఓటమి అనేది క్రీడలలో చాలా సహజమైన విషయము అనగా అంటే విజయం వచ్చిందని ఎక్కువగా విర్రవీగి హై హెచ్చులకు పోకూడదు అలాగని ఓడిపోయాం కదా అని మనం ఎప్పుడూ నిరాశ చెందుతూ ఉండకూడదు క్రీడలలో విజయం మరియు వైఫల్యం రెండు కూడా సహజమైన భాగాలు అంటే సమానత్వాన్ని అవి ఉంటాయి విజయం సంతోషానికి మరియు సంతృప్తికి కలిగిస్తాయి అయితే వైఫల్యం అంటే ఓడిపోవడం అనేది కొంచెం బాధని మరియు నిరాశ అని కూడా కొంచెం అందిస్తుంది విజయం మనం ఎప్పుడైనా విజయాన్ని అందుకుంటే కనుక మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలంటే మన విజయాన్ని ఆస్వాదించడం మనం గెలిచ గెలిచినప్పుడు మన విజయాన్ని ఆస్వాదించి మరియు మన కృషిని గౌరవించి మన్ మనతో పాటు ఆడిన ప్రతి ఒక్క క్రీడాకారున్నిఅభినందించాలి వారిని ప్రోత్సహించాలి మన లక్ష్యాలను గురించి వారికి కొంచెం వివరించి అలాగే వారి లక్ష్యాలను మనం గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి మన విజయాన్ని స్వాగతించి ఆస్వాదించడం అనేది మరియు ఇలాంటి లక్ష్యాలను పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం విజయం అనేది కేవలం ఒక ఒక పాయింట్ అంటే ఇది మీ లక్ష్యాలను సాధించడంలో మేలు మేలురాయి మైలురాయి కింద మనం తీసుకోవచ్చు అంటే విజయం అనేది ఒక మైలురాయి మాత్రమే అది చివరి చివరి దశ అని కాదు దాని ముందు ఇంకా విజయాలు మీరు సాధించాలి అనేది మన మన తోటి ప్రేక్షకు తోటి క్రీడాకారులతో ఇలాంటివన్నీ మాట్లాడి వారిని ప్రోత్సహించాలి మనం మరియు మరింత మెరుగుపరచ మెరుగుపరుచుకోవడానికి కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి విజయం అనేది మనం ఎక్కడ ఉన్నారో చూపించే అవకాశం అంటే మనం ఎంత స్టేజ్ లో ఉన్నాం అంటే బాగా ఆడుగుతున్నామా లేదా అనేది మన విజయాన్ని మనం అందిస్తుంది కాని ఇది మనం ఎక్కడ ఉన్న ఎక్కడికి వెళ్ళవచ్చు అంటే వైఫల్యం ఎదురుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి వైఫల్యం అనేది ఎలా అంటే ఓటమిని దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎక్కడైతే తప్పులు చేశాం ఆ తప్పులని సరిద్దుకుని మళ్ళీ ఆ తప్పులని రిపీట్ చేయకుండా అంటే మళ్ళీ తిరిగి చేయకుండా వాటి నుంచి ఒక పాఠం అనేది నేర్చుకొని మళ్ళీ ఎప్పుడైనా అలాంటి పోటీల్లో పాల్గొన్నప్పుడు మరింత ఉత్సాహంతో ఎటువంటి లోటుపాటులు లేకుండా మనం వాటిలో పాల్గొనాలని మనం మన టీం తో పాటు మనం కూడా అలాగా మోటివేట్ చేసుకుంటూ అంటే ప్రోత్సహించుకుంటూ ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉండాలి ఇలాంటివన్నీ చేసినప్పుడే మనం క్రీడల్లో కానీ మన జీవితంలో కానీ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది